హలో అండి టాక్సీయా మేము ఆగస్టు ఇరవైయవ తేదీన ఉదయం తొమ్మిది నుండి పది పది గంటల సమయం మధ్యలో హైదరా నుండి విజయనగరం వెళ్ళాలి అనుకుంటుంన్నాము ఆ సమయంలో ఏదైనా టాక్సీ ఉందా అండి మాకు బుక్ చేసుకుందాం అనుకుంటున్నాము అలాగే విజయనగరం హైదరాబాదు నుండి విజయనగరానికి వెళ్ళాలి చార్జ్ ఎంత ఉంటుంది అండి హైదరాబాద్ టు విజయనగరం అలాగే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఆయన మా పాప మా బాబు నేను మా అమ్మ నాన్న మా తమ్ముడు ఇంతమంది వెళ్తున్నాం చార్జ్ ఎంత ఉంటుందో చెప్పగలరు అలాగే కరెక్ట్ చెప్పిన సమయానికి టాక్సీ వస్తుందా ఎన్ని గంటలలో చేరుతాము మళ్ళీ రిటర్న్లో ఉండి మాతో వస్తారా దీనికి ప్రాసెస్ ఏంటి మాకు కొంచెం చెప్పగలరా